జబర్దస్త్ అంటే అందరికి చాలా ఇష్టం అందరు నైట్ ఫ్యామిలీతో చూస్తారు అండ్ మా ఇంట్లో ఇంకా మేము నైటు అన్నం తినంగా జబర్దస్త్ పెట్టుకొని మంచిగా చూసుకుంటూ తింటాము జబర్దస్త్లో సుధీర్ యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు నాగబాబు నాగబాబు సార్ వచ్చేసి బాగా చేస్తాడు రోజా మేడం ఇంకా చాలా బాగా చేస్తుంది ఇది రేష్మా ఉన్నూ మంచి యాక్టింగ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు ఇలా చెప్పడం ఇంకా చాలా బాగా చెప్తారు పేర్లు వీళ్ళు అంతా జబర్దస్త్ జబర్దస్త్ అంటే ముసలోళ్ళకి ఇంకా పనికి పోయొచ్చి చాలా బాగా చూస్తారు అందరు ఇంకా నాగబాబు సార్ వచ్చేసి పేద వాళ్ళకిలా అందరికి ఇట్లా అందరికి ఇలా చాలా బా చేస్తారు ఈ తాగుబోతు రమేషు వీళ్ళంతా కలిసి వీళ్ళు చేయడం వల్ల నవ్వు వస్తుంది కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు నీట్గా మాట్లాడతాడు నీట్గా మాట్లాడుతారు అందరు అందరు నీట్గా మాట్లాడి నీట్గా నవ్విస్తారు అన్నీ జోక్స్ వేస్తారు ముసలి వాళ్ళు నైట్ పనికిపోయొచ్చి అదే చూస్తారు ఇప్పుడు పక్కన వాళ్ళ సెల్లో చూసినా కానీ ఫస్ట్ యుట్యూబ్లో జబర్దస్తే కనబడుతుంది జబర్దస్త్ అంటే ఒక ఫ్యామిలీ లెక్క అది ఫ్యామిలీ టైపు దానిలో ఉండేవాళ్ళింకా ఫ్యామిలీ లాగా మంచిగా కలిసి మెలిసి మంచిగుంటారు వాళ్ళు చేయబట్టి మాకింకా కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి ఇలా ఉండాలి ఇలా జోక్స్ ఇలా చూడాలి జోక్సు నైటు పనికిపోయొచ్చాక ఇలా జబర్దస్త్ చూడాలి చూడాలి చూడాలి సీరియల్స్ చూసే బదులు జబర్దస్త్ చూసిందే నయం అనిపిస్తుంది ఎందుకంటే బాగా జోక్స్ ఉంటాయి దానిలో అందుకే సీరియల్స్ చూడము మేము జబర్దస్త్ చాలా బాగుంటుంది కాబట్టి జబర్దస్తే చూస్తాము చాలా బాగుంటుంది జబర్దస్త్ ముసలి వాళ్ళైతే ఇక వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా పక్కనోళ్ళ ఇంటికి ముసలి వాళ్ళింటికెళ్ళినా కానీ జబర్దస్త్ పెట్టుకొనే ఉంటారు ఎందుకు చూస్తున్నారు అంటే వీళ్ళు జోకులు బాగోస్తాయి బిడ్డా అంటారు అందుకే చాలా బాగుంటుంది జబర్దస్త్ పెద్దవాళ్ళ సెల్లుల్లో ఇంకా జబర్దస్త్ ఉంటుంది